నేను ఒకసారి అండమాన్ ప్రయాణం చేసినప్పుడు అక్కడ ఉన్న వింతలు విశేషాలు చూద్దాం అనుకోని అక్కడికి మొత్తం తిరగడం జరిగింది నేను నా జీవితంలోనే అటువంటి ప్రదేశాలు చూస్తాను మళ్ళీ చూడగలను అని మాత్రం నేను అనుకోవట్లేదు నిజంగా నేను ఉహించినదానికన్నా ఎన్నో ప్రకృతి వింతలు ప్రదేశాలు చూడడం జరిగింది నిజంగా నాకు చాల బాగా నచ్చింది అలాంటి ప్లేసులకు ఎవరు వెళ్తాననుకున్న సరే వెళ్ళితే నిజంగా చాలా బాగుంటుంది అది ఒక నిజంగా ఒక గొప్ప అనుభవం నేను ఎప్పుడూ మళ్ళీ అనుభవిస్తానో లేదో తెలియదు కానీ ఎవరైన సరే జీవితంలో ఒక సారైన సరే అండమాన్ వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను